ఓలానా అండి అదే అండి నేను మా ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నానండి ఒక రెండు రోజులు మూడు రోజుల ట్రిప్ అనుకుంటున్నాను కాబట్టి నాకు టాక్సీ అవసరం ఉంది అందుకనే మీ దగ్గర టాక్సీ తీసుకుందామని కాల్ చేస్తున్నాను

నా త్రీ డేస్కి ఎంత అవుతుందండి ట్యాక్సీ హైర్ చేసుకుంటే రేటు మీరు చాలా ఎక్కువ చెప్తున్నారండి అసలైతే డైలీ నేను ఓలా నేను డైలీ వాడతానండీ ఆఫీస్కి పోవడానికి కాని ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి మీదగ్గర మీ నుండే బుక్ చేసుకుంటాను నేను కాబట్టి నాకు నాకిప్పుడు తగ్గేయాలండీ మీరు మీరు చెప్పడం ఎంత చెప్తున్నారు త్రీ డేస్కి త్రీ థౌజండ్ అంటే మరీ ఎక్కువ అండి నేను మీ రెగ్యులర్ కస్టమర్ కదా డైలీ మీ దగ్గర నుండే బుక్ చేసుకుని పోతాను నేను ఎక్కడికి పోవాలన్నా కాబట్టి నాకు తక్కువ చేస్తే మంచిది మీరే తక్కువ చేయాలండి త్రీ థౌజండ్ అయితే నాకు కుదరదు నేను ఇంకా వేరే ట్రావెల్ని చూసుకోమన్నా చూసుకుంటాను డైలీ మీదానినుండే ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాను మీకు కాల్ చేశాను కాబట్టి నాకు ఒక టూ థౌజండ్కి ఇయ్యాలి టూ థౌజండ్కి ఇయ్యండి నేను బుక్ చేసుకొని వెళ్తాను త్రీ థౌజండ్ అంటే కష్టమంటే టూ థౌజండ్ అంటే కష్టం అంటే ఎట్లా అండి డైలీ నేను మీ దగ్గరనే బుక్ చేసుకుని వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడా ఇంక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటండీ టూ థౌజండ్కి చేయొచ్చు కదా టూ థౌజండ్కి అయిపోగొట్టండి నాకు నష్టపోయినట్టు ఉండదు మీకు కూడా మీకు కూడా నష్టం ఉండదు త్రీ థౌజండ్ అంటే నేను ఒప్పుకుంటానండి లేకపోతే నేను వేరే ఇంక వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కల్లా కాల్ చేస్తాను కనుక్కొని చెప్పండి నాకు టు థౌజండ్కి కావాలండీ త్రీ డేస్కి నేను అంతే అండి టూ థౌజండ్ నా బడ్జెటండి టూ థౌజండ్లో ఇచ్చేయండి తీసుకుంటాను మంచిగా ఓకేనా టూ థౌజండ్ ఓకేనా